చేతితో తయారు చేసే బట్టలకు మరియు మార్కెట్లో దొరికే రెడీమేడ్ బట్టలకు తేడా ఏంటి రెడీమేడ్ బట్టలు బాగా మార్కెట్ ఉన్నప్పటికీ జనం ఇంకా కుట్టిన బట్టలు కొనడానికి ఇష్ట ఎందుకు ఇష్టపడతారు చేతితో చేసిన బట్టలు అయితే చాలా చక్కగా నీట్గా మంచి డిజైన్తో ఉంటాయి రెడీమేడ్లో కొన్నవి అయితే తొందరగా చినిగిపోవడం ఇంకా కలర్ పోవడం ఇలాంటివి ఉంటుంది మన డిజైన్ నచ్చినట్టు కావాలంటే మనకు తయారు చేతితో తయారు చేసిన డిజైన్ అయితే మనకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా అందరు చేతితో చేసిన డిజైన్స్ను ఇష్టపడతారు బట్ మార్కెట్లో అయితే ఏమో కుట్టిన బట్టలు కొంటారు ఎందుకంటే వాళ్ళు చేతితో తయారు చేస్తారు కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది సో వాళ్ళందరు అందుకే తీసుకుంటారు అవన్నీ చాలా మంచిగా ఉంటాయి చేతితో చేసిన డ్రెస్సెస్ ఇంకా అని ఎంత బాగుంటాయి అంటే అవి చూడగానే చాలా నచ్చుతాయి అందరికి చాలా బాగుంటుంది అట్లా చూసిన వెంబడే టై చేతితో చేసిందా రెడీమేడ్లో వచ్చిందా చేతితో చేసినవి అయితే చాలా మంచిగా ఉంటాయి ఇంకా మంచిగా గట్టిగా చాలా రోజులు వస్తాయి బట్టలు ఇలాంటివి ఏవైనా సరే చాలా బాగుంటుంది ఇంకా రెడీమేడ్వి అయితేనేమో కొన్ని రోజులు ఉంటాయి కలర్ పోతాయి వాష్ చేసినప్పుడు అట్లా ఇట్లా ఉంటుంది కానీ ఇవి రెడీమేడ్

అందులో తీసుకోవాలి బాగుంటుంది చేతితో చేసిన బట్టలకే కొంచెం మంచి పేరు ఉంటుంది ఇంకా మంచిగా ఉంటుంది బాగుంటుంది మంచిగా చూ చూడచ్చు బాగుంటుంది అందులో మనం కుట్టిన బట్టలు కొనడానికి ఇష్టపడతాం కుట్టిన బట్టలు చాలా బాగుంటాయి మంచిగా నచ్చుతాయి మన అందరికీ మంచిగుంటాయి